నేను నాలుగు నెలల క్రితం వివో మొబైల్ తీసుకున్నాను దాని ధర పద్దెనిమిదివేల రూపాయాలు నేను తీసుకున్నప్పటి నుంచి ఆ ఫోన్ చాలా బాగుందని ఆశతో దాంట్లో ఉన్న ఫీచర్స్ చూసి తీసుకున్నాను ఫోర్ జీ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఇంటర్నల్ స్టోరేజ్ అని చెప్పారు తీసుకు తీసుకున్న తర్వాత కెమెరా క్వాలిటీ కూడా బాగుంటుందని చెప్పారు అందరూ చెప్పారని ఆ ఫోన్ తీసుకున్నాను నేను తీసుకున్న తర్వాత ఆ ఫోన్ యూస్ చేస్తే దానికి రెండు గంటల తర్వాతే స్విచ్ ఆఫ్ అయిపోతుంది నేను తీసుకున్నందుకు చాలా బాధపడుతున్నాను నా పద్దెనిమిది వేలు వృధాగా పెట్టానని అనుకుంటున్నాను